తెలంగాణలో పర్యాటకులు సందర్శించడానికి అనేక అధ్యాత్మిక దేహారోగ్య మరియు ప్రశాంతతను అందించే ప్రదేశాలు ఉన్నాయి యోగ ధ్యానం మరియు ఆయుర్వేదం వంటి వాటికి ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది నాగార్జున అనేది నాగార్జున సాగర్ దగ్గర ఉన్న ఒక ప్రస్థితి బౌద్ధక్షేత్రం ఇది ధ్యానం మరియు యోగ చేయడానికి అనువైన ప్రదేశం ప్రగతి రిసార్స్ట్ హైదరాబాద్ దగ్గరలో ఉన్న ఒక విలాసవంతమైన రిసార్ట్ ఇక్కడ ఆయుర్వేద చికిత్సలు మరియు యోగా శిక్షణ కూడా అందిస్తారు

వెల్నెస్ అండ్ రిట్రీట్ సెంటర్ కూడా హైదరాబాదులో ఉంది ఇది ఆయుర్వేద చికిత్సలు యోగా మరియు ధ్యానం కోసం ఒక ప్రసిద్ధి కేంద్రం ఇవి కాకుండా తెలంగాణలో అనేక దేవాలయాలు ఆశ్రమాలు మరియు ప్రకృతి ప్రదేశాలు కూడా ఉన్నాయి ఇవి పర్యాటకులకు ఆధ్యాత్మిక మరియు ఆరోగ్యకరమైన అనుభవతిని అందిస్తాయి